ఈమధ్య నేను ఒక స్మార్ట్ఫోన్ కొన్నాను అండి దాని ద్వారా నాకు అయితే చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంట్లోనే కూర్చొని మా బంధువులతో తరువాత వచ్చేసి తెలిసిన వాళ్ళతో ఫ్రెండ్స్తో అందరితో ఇంట్లో కూర్చొనే ఫోన్ మాట్లాడుతున్నాను తరువాత వాట్సాప్ ద్వారా చాటింగ్ చేస్తున్నాను తరువాత వచ్చేసి యూట్యూబ్ నుండి మనకు కావలసిన ఏ రకమైన కానీ పూజా కార్యక్రమాలు కానివ్వండి వంటలు వార్పులు అయితే కానివ్వండి తరువాత గుళ్ళు గోపురాలు మనం తిరగలేని ప్రదేశాలన్నింటినీ కూడా యూట్యూబ్ ద్వారా చూడగలుగుతున్నాము తరువాత వచ్చేసి ఆ యూట్యూబ్ ద్వారానే ప్రపంచంలో జరిగే వింతలు విశేషాలు మొత్తం రాజకీయ పరంగా కానీ మొత్తం ప్రపంచాన్ని మొత్తం చుట్టి వస్తున్న అనుభూతి కలుగుతుంది తరువాత వచ్చేసి ఫేస్బుక్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి దీంట్లో వచ్చే అన్ని రకాలు మనకు అందరికీ బాగా ఉపయోగపడతాయి అండి ఫోన్ అనేది మంచికి ఉపయోగపడుతుంది చెడుకు ఉపయోగపడుతుంది దాంట్లో ఉన్న మంచినే వెతుక్కుంటే కానీ చాలా ఉపయోగకరంగా ఉందండి ఫోన్ మాత్రము తద్వారా అది ఒకటి తరువాత వచ్చేసి వాట్సాప్లో కానివ్వండి మనకు తెలిసిన వాళ్ళవి ఫోటోలు కానీ తరువాత వచ్చేసి ఏమైనా కానీ మన బంధువులకు మనం అది అక్కడికి వెళ్ళి ఇవ్వలేనివి చూపించలేనివి అన్నీ కూడాను వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ ఫోన్ కొన్నందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి